భారతదేశంలో ఎక్కువ ప్రైవేటీకరణ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి క్రమేణ తగ్గుతూ ఉన్నాయి అయితే దీని వలన యువతకు మంచి ప్రైవేటీ రంగంలో ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా జీతాలు కూడా ఎక్కువగా ఉండటం వలన ప్రైవేట్ రంగంలో ఉద్యోగ పోటీ అనేది చాలా ఎక్కువగానే ఉంది అంతే కాకుండా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా రాకపోవటం వలన ఆన్లైన్ బిజినెస్ అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్లు ఇటువంటి అవకాశాలు ఎక్కువగా వెతుక్కుంటున్నారు అదేవిధంగా సినిమా రంగంలో కూడా ఎక్కువగా యూట్యూబర్స్గా ఎక్కువగా యువత ఆకర్షితులు అవుతున్నారు